హలో ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళా అండి ఇట్లా నాకు ప్రభాకర్ సార్ మీరు మీ నెంబర్ ఇచ్చిండ్రు మీరు వాళ్ళకి మీరు వాళ్ళకి ఇల్లు ఇట్లా తక్కువ కాస్ట్లో ఇల్లువెతికి పెడ్తారంట కదా మేము ఒకటి మేము ఒకటీ ఇల్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాము ఏమైనా అవైలబెల్లో ఉన్నాయా ఓకే యా అయితే మాకు ఒక ఎంత ఎంత ఉన్నాయి మాక్సిమమ్ వాళ్ళు చెప్పే కాస్ట్లు ఎంత ఉన్నాయి ఎంతలో ఉన్న ఓకే మినిమం అంత అంత నుండి స్టార్టింగు కొద్దిగా మళ్ళీ రిపైర్స్ లేక ఎక్కువ రిపైర్ ఖర్చు లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ఉండేటట్టుగా చూడండి ఆ ఇంక కాస్త అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు బికాజ్ అంటే ఇగ మేము డబల్ ఓకే అయితే ఫిఫ్టీ లాక్స్ అంటున్నారు యా డబుల్ సింగల్ లైక్ అంటే సిటీస్ అట్లానే ఉంటుం ఉంటుంది కదా అది అది లోకల్ సరౌండింగ్స్ లోనే ఉందిగా ఓకే అంటే విల్లా విల్లాస్ లా కన్స్ట్రక్ట్ చేసినయ లేకపోతే అది ఎవరైనా కాంట్రాక్ట్రు కట్టి అమ్ముతున్నాడా ఓకే ఓకే ఓకే అండీ అయితే మేము ప్లాన్ చేసుకుంటాము వచ్చి చూడటానికి రేపు మీరు ఫ్రీ గానే ఉంటారు కదా చూడటానికి ఓకే అండీ నేను రేపు కాంటాక్ట్ మీకు కాల్ చేస్తాము ఒకసారి మాకు చూపించండి దాన్ని బట్టి డిసైడ్ అయితాం డబల్ బెడ్ రూమే డబల్ బెడ్ రూమే టూ త్రీ ఉన్నాయి అన్నారుకదా అవి చూస్తారు చూసి వాటిని బట్టి మేము అందులో ఏది అననేది మేము ప్లాన్ చేసుకుంటాము ఓకే అండి ఓకే అవి చూస్తాము చూసి దాన్ని బట్టి మాకు అందులో ఏది బెస్ట్ అనిపిస్తే అది రేట్ రెండో మూడో సెలెక్ట్ చేసుకొని అందులో అమౌంట్ ఏ దీనికి తక్కువ ఉంటుందా అది సెలెక్ట్ చేసుకుంటాం